నేను ఈ మధ్యన ఆసీస్ ల్యాప్టాపు ఐ సెవెన్ చాలా బావుంటాదని మా ఫ్రెండు నాకు చెప్తే నేను ఎంతో ఆలోచించి తీసుకున్నాను కానీ ఆ ల్యాప్టపు నేను కొని సంవత్సరం గూడా అవ్వట్లేదు నేను ప్రతీరోజు కంపెనీ కోసం అని కంపెనీ ల్యాప్టప్ అనేది నాకు సపరేట్గా ఉంది దాంతోపాటు నాకు ఈ ల్యాప్టప్ బావుంటాదని నేను కొన్నాను గేమింగ్ కూడా నాకు గేమింగ్ ల్యాప్టాప్ కూడా కావడంతో కానీ నేను ఎక్కువగా దాంట్లో గేమ్స్ ఆడేవాడిని కాదు కొన్ని చాలా ఆరు నెలలే అవ్వడంతో నేను ఒకసారి సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే సర్వీసు చాలా బాలేదు వాళ్ళు ల్యాప్టప్ కూడా నాకు అప్పుడప్పుడు హ్యాంగ్ అయిపోయేది హ్యాంగ్ అవ్వడంతో నాకు చాలా ఇబ్బంది అయ్యేది ఏంటి ఉత్తునే హ్యాంగ్ అయిపోతుంది ఆరునెల్లె అయింది కదా నేను కొని

బాధపడ్డాను అనవసరంగా ఈ ల్యాప్టప్ కొన్నాను ఈ కంపెనీ కాకుండా ఇంకా మంచి కంపెనీ అయినా డెల్లో హెచ్పీ ఇలాంటి కంపెనీకి వెళ్ళకుండా ఆసీస్కు వెళ్ళానని ఎంతో బాధపడ్డాను కానీ తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసి ఇచ్చారు కానీ అయినా కొంచెం స్లోగానే ల్యాప్టాప్ నడుస్తోంది